హలో రాజరాజ రాజేశ్వర ఏజెన్సీ వాళ్లేనా మాట్లాడేది నా అవునండి చెప్పండి నేను ఈరోజు పేరేపల్లి నుండి ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ బయలుదేరాలనుకుంటున్నాను నాకు ఒక కారు ఉంటే పంపిస్తారా అండి ఏ రకమైన కారుంటే నాకు సిఫ్ట్ డిజైర్ కారు మేమందులో ముగ్గురం కూర్చోవడానికి అవైలబుల్గా ఉండాలండి సిఫ్ట్ డివైసర్ కారుందా అండి లేదంటే ట్యాక్సీ ఉందా అండి ట్యాక్సీ ఆటో టాటా మ్యాజిక్ ఇంకా ఏమున్నాయండి తవేరా మీ దగ్గర ఏవి అందుబాటులో ఉన్నాయో చెప్పండి తవేరా ఉందా తవేరాలో వెళ్ళగలుగుతామా మేము పేరుపల్లి నుంచి హైడ్రాబ్యాడ్ వరకు ట్యాక్సీ ఉందా మరి నేను టైంకి అక్కడ చేరుకోవాలి నేను తేదీ పంతొమ్మిది ఉదయం పది గంటల వరకు అక్కడ రీచ్ కావాలి నేనిక్కడ ఫోర్ ఓ క్లాక్ పంతొమ్మిది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ నేను బయలుదేరాలనుకుంటున్నాను నాకు సిఫ్ట్ డివైసర్ కారు మీరు అర్జెంటుగా పంపించండి నేను పేరుపల్లి నుండి హైడ్రాబ్యాడ్ వెళ్లాలి ఆ కారులో అందుకోసం అనే మీరు నాకు సిఫ్ట్ డివైసర్ కారును ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పేరుపల్లికి పంపించండి ఎంత అండి మీరు త్రి థౌసండ్ బేర్ చేస్తున్నారా త్రి థౌసండ్ ఓకే పంపించండి త్రి థౌసండ్ అయినా పర్లేదు కానీ నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఉండే విధంగా చూడండి